డెభై రెండు ఎనిమిది వందల డెభై మూడు ఆరవై వేల మూడు వందల ఆరవై ఎనిమిది రెండు లక్షల ముఫై ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది తొమ్మిది లక్షల ఎనభై ఒకటి వేల ఏడు వందల ఆరవై